మా ఇంట్లో నాన్న అమ్మ తమ్ముడు ఉంటాము మా నాన్న పేరు సారయ్య మా అమ్మ పేరు రజిత మా తమ్ముడి పేరు మోహన్ మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు మా తమ్ముడు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు డిగ్రీలో బిఏ గ్రూప్ తీసుకున్నాడు మాకు మూడు ఎకరాల భూమి ఉంది అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు మేము పొలంలో వరి పత్తి పండిస్తాము

ఒక అక్క ఉంది వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు వాళ్ళు వరి పత్తితో పాటు మిర్చి కూడా పండిస్తారు ప్రతీ సంవత్సరం మిర్చి పండిస్తారు అలాగే కూరగాయలు కూడా పండిస్తారు వ్యవసాయం చేయడం అంటే మా కుటుంబ సభ్యులకి చాలా ఇష్టం కానీ ప్రతీ సంవత్సరం ధరలు తక్కువగా ఉండడం వల్ల ప్రతి సంవత్సరం నష్టాలే వస్తున్నాయి అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది మందులు కొట్టడం వల్ల ఎక్కువ ఖర్చవుతుంది వాటికి రేట్లు అధికంగా ఉండడం వల్ల యూరియా అలాంటివి కూడా ఎక్కువ ఇప్పుడు ఎక్కువ ధరలు పెరిగాయి అందువల్ల పెట్టుబడి ఎక్కువ కావడం సరైన ధర లేకపోవడం వల్ల మాకు ప్రతీ సంవత్సరం పంటలో నష్టమే వస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అయినా పంటలకి మంచి ధరా పలికితే ఈ సంవత్సరం అయినా మాకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను